మా ప్రాంతంలో ప్రధాన మీడియా అంటే సినిమానే ఇప్పుడున్న కాలంలో అయితే పురాతనం పురాతనం నుంచి సినిమాలంటే చాలామందికి చాలా ఇష్టం పురాతనంలో అయితే రేడియో ఉండేదన్నమాట అది ఒక్కింట్లోనే ఉండే ఒక్క ఇంట్లో ఉంటే అందరూ అక్కడికెళ్ళి ఆ సమాచారాన్ని తెలుసుకునేవారన్నమాట పాటలొచ్చినా అందులో నుంచి చాలా ఆసక్తికరంగా ఉండేది దాని తర్వాత తర్వాత సినిమాలు వచ్చాయన్నమాట సినిమాలే ఎలా వచ్చాయి ఒక తెల్లటి బట్ట పెట్టి స్క్రీన్ పెట్టి అలా అలా సినిమాలు చూయించేవారు అలా అలా ప్రజలల్లో ఆసక్తి పెరుగుతూ వచ్చింది సంవత్సరాల కొద్దీ అది ఇలా మారిపోయింది దాని తర్వాత ఇంట్లోకి టీవీలు వచ్చాయి టీవీలు రావడం వల్ల పిల్లలు ఇంట్లోనే చక్కగా టీవీలు చూడటం మంచిగా రైమ్స్ నేర్చుకోవడం పాటలు నేర్చుకోవడం వంటలు నేర్చుకోవడం సినిమాలు చూడడం ఇలాంటివి చేస్తూ ఉండేది అలా అలా అలా రేడియో సినిమా టెలివిజన్ డిజిటల్ వరకు ఇలా మారిపోతూనే ఉంది ప్రపంచం